హలో నమస్తే అండీ నా పేరు చిత్ర నేను పొద్దున్న తొమ్మిదిన్నరకు వచ్చేసి మీ హోటల్ నుంచి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇందాకే డెలివరీ అయ్యింది మా పిల్లలకు మ మళ్ళొచ్చేసి మా మామగారికి అత్తగారికి బ్రేక్ ఫాస్ట్ కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టున్నాను నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడే డెలివరీ అయిందండి ప్యాకేజింగ్ ఓపెన్ చేసి చూసిందే మొత్తం సాంబార్ ప్యాకెట్ తర్వాత చట్నీ ప్యాకెట్ అంతా సరిగ్గా ప్యాక్ చేయనందువలన ఓపెన్ అయిపోయి మొత్తం లీక్ అయిపోయి కొంచెము చట్నీ రెండు సాంబారు అంతా కలిసిపోయి బాగా స్మెల్ వస్తుందండి పాడైపోయిన స్మెల్ వస్తుంది తర్వాత వచ్చేసి ఒక మసాలా దోశ ఆర్డర్ చేశాను ఆ మసాలా దోశలో ఉన్న స్టఫింగ్ కూడా లోపల మసాలా వచ్చేసి ఉల్లగడ్డ స్టఫింగ్ ఉంది కదా అది కూడా కొంచెము స్మెల్ వస్తుంది పాడైపోయిన వాసన వస్తుంది దయచేసి ఈ ప్రొడక్ట్సు కొంచెము రిటర్న్ తీసుకునేసి నాకు వేరే ఏదైనా పంపించండి బాగా ఫ్రెష్గా చేసినట్టువి మంచి ప్యాకేజింగ్ చేసి వాక్యూమ్ ప్యాక్లో చేసి పంపించండి ఇలాగ సరిగ్గా ప్యాక్ చేయనందువలన ఏం జరిగిందంటే అది మొత్తం లీక్ అయిపోయేసి మీరు నాకు డెలివరీ చేసే టైమ్ లోపలే ఈ నలభై ఐదు నిమిషాల లోపల అది ఏమయిందంటే మొత్తం చెడిపోయింది బాగా స్మెల్ వస్తుందండి ఓపెన్ చేసిన వెంటనే ఈ ఐటెం పిల్లలకి ఎలా ఇమ్మంటారు మీరే చెప్పండి పిల్లల కోసం వయసైన వాళ్ళ కోసమే ఆర్డర్ పెట్టాను ఇలాగుంటే వాళ్ళకివ్వగలనా నేను దయచేసి ఈ ప్రొడక్ట్స్ని మీరు వచ్చి మీ డెలివరీ బాయ్ని మళ్ళీ పంపించి ఇవన్నీ తీసుకుని వెళ్ళమని చెప్పేసి నాకు బాగా ప్యాక్ చేసిన వాక్యూమ్ ప్యాకెట్స్లో లేకుంటే వాక్యూమ్ బాక్సులల్లో ప్యాకింగ్ చేసి నీటిగా నాకు మళ్ళీ నేను ఆర్డర్ పెట్టిన మసాలా దోశ ఒక పన్నీరు దోశ తర్వాత వచ్చేసి ఇడ్లీ నాలుగు వడ దానికి ఇచ్చిన సాంబారు చట్నీనే ఇలా జరిగిందనమాట వడ కూడా వచ్చేసి ఇట్లా ఓపెన్ చేసి తుంచడం తుంచడమే బాలేదు కొంచెము మెత్తగా అయిపోయినట్టు కొంచెము స్మెల్ వస్తుంది స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయింది అది కూడా పాడైపోయింది నేను ఆర్డర్ పెట్టిన అన్ని ఐటమ్సు రిటన్ తీసుకొనేసి నాకు వేరే ఏదైనా పంపించండి వేరే ఐటెంలన్న లేకుంటే ఇవన్నీ రిటర్న్ తీసుకునేసి నాకు నా అమౌంట్ అన్న రీఫండ్ అన్న చేసేయండి దయచేసి మీ డెలివరీ బాయ్ని త్వరగా కొంచెం పంపించండి ఎందుకంటే పిల్లలకి పెద్దవాళ్ళకి నేను ఆర్డర్ పెట్టాను వాళ్లకి టైంకి ఇవ్వాలి కదండీ ఆల్రెడీ డెలివరీ వచ్చింది లేటు ఆ లేటు వల్లే ఇది మొత్తం ప్యాకింగ్ సరిగ్గా లేకుండా మొత్తము ఓపెన్ అయిపోయేసి మొత్తం వాసన వచ్చేసింది నాకు అయితే ఇది వద్దండి మీరు దయచేసి త్వరగా మీ డెలివరీ బాయ్ని పంపించండి థ్యాంక్ యూ అండి